నేను వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ కోసం స్థిరమైన మరియు హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరమైతే నేను ఏ విధంగా ముందుకు వెళ్తాను పరిశోధన చేయడం ప్రొవైడర్ను సంపాదించుకోవడం సరైన ఎంపికను నిర్ణయించుకోడం ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటాను పరిశోధన చేయడం అంటే మన ప్రాంతంలో ఏవైనా అందుబాటులో ఉండేటువంటి ప్రొవైడర్లను గూగుల్లో సెర్చ్ చేసుకుంటాను తర్వాత వాటిని అందుబాటులోకి తెచ్చుకుంటాను వాటి యొక్క ప్రొవైడర్లను సంపాదించుకుని వెబ్సైట్లను అంద్ అందజేసుకుంటాను తర్వాత నేను సరైన ఎంపిక నిర్ణయించుకున్నానా లేదా అని చెప్పేసి ఆ ఫైబర్ యూజ్ చేసే ఆ ఫైబరు విడుదల చేసే నెట్ని బట్టి ఇది మనకు అవసరమా కాదా అని సెలెక్ట్ చేసుకుంటాను